నేను డ్రాయింగ్ అంటే పెయింటింగ్ ఎక్కువగా చేయడం ఆసక్తి ఆసక్తికరంగా అనిపిస్తుంది నాకు పెయింటింగ్ కోసం నాకు అవసరమైన సామాగ్రి అంటే వాటర్ కలర్ పెయింటింగ్స్ అంటే వాటర్ కలర్ పెయింట్స్ బ్లష్ బ్రషెస్ వాటర్ కలర్ పేపర్స్ ఇంకా అలాంటివి కొన్ని ఆయిల్ పెయింటింగ్ అంటే ఆయిల్ పెయింట్స్ న్యాచురల్ బ్రష్ అలాంటివి కొన్ని ఇంకా ఆక్రిలిక్ పెయింటింగ్ అని ఉంటాయి అవి ఇంకా బెస్ట్ బ్రాండ్స్ అంటే నేను తీసుకునే బెస్ట్ బ్రాండ్స్ అంటే వాటర్ కలర్స్ అయితే న్యూటన్ వింగ్స్ అలాంటివి తీసుకుంటాను ఇంకా ఆక్రిలిక్ అయితే క్యామెల్ అలాంటివి తీసుకుంటాను ఆయిల్ పెయింటింగ్స్ అయితే మళ్ళీ సేమ్ అంటే వాటర్ కలర్స్ ఏమి తీసుకున్నానో అవే తీసుకుంటాను అంటే విన్సర్ ఆర్ మరియు న్యూటన్ బ్రషెస్ ఏమో ఫ్యాబర్ అండ్ క్యాస్టల్ తీసుకుంటాను పేపర్స్ అలాంటివి ఫ్యాబ్రినో తీసుకుంటాను ఇలాంటివన్నీ నేను ఆన్లైన్లో ఎక్కువగా బుక్ చేసుకుంటాను అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్టేషనరీ మార్ట్ అలాంటి వాటిలల్లో ఇంకా ఆఫ్లైన్ అంటే స్థానిక స్టేషనరీ షాప్ అని నాకు దగ్గరలో ఉన్న షాప్స్లలో తీసుకుంటాను ఈ పెయింటింగ్ నాకు నాకు అందుబాటులో ఉండే ఖరీదు పెయింటింగ్స్ అనేవి నేను బేసిక్ ఆర్ట్ సామాగ్రి తక్కువ ఖర్చులు లభిస్తుంది ప్రొఫెషనల్ గ్రేట్ పెయింట్స్ బ్రష్ ఖరీదుగా ఉంటాయి స్టూడెంట్ గ్రేడ్ వస్తువులు తక్కువ ఖర్చుతో మంచివి